ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే అండి నాకు ఒకే ఒక్క దగ్గరకి ప్రయాణించాలని ఉంది అది మానస సరోవర యాత్ర

చాలా చాలా ఇష్టమండి ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవాలంటే కేవలం ఆ ప్రకృతి అందాలు ఆ పరమేశ్వరుని దర్శనం కోసం మాత్రమే నేను వెళ్ళాలనుకుంటున్నాను